మ్యాడమ్ ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారు గైడు లోకల్ గైడు మ్యాడమ్ ఇక్కడ నుంచి పది మందిలో అరకు వ్యాలీకి ట్రిప్పుకు వస్తారు మ్యాడమ్ సో ట్రక్కింగ్ చేయాలా అన్ని చేయాలా సో నేను హైదరాబాద్ నుండి వస్తున్నారు మ్యాడమ్ ఓకే మ్యాడమ్ ఓకే మ్యాడమ్ ఫిఫ్టీన్త్ వస్తున్నారు మ్యాడమ్ ఫిఫ్టీన్త్ అక్కడే రీచ్ అవుతున్నారు ఐటిఎస్ మ్యాడమ్ రూమ్ బుక్ చేయాలంటే అడ్వాన్స్ ఏమైనా కావాలా మ్యాడమ్ ఓకే మ్యాడమ్ నేను వాట్సాప్ సెండ్ చేస్తాను మ్యాడమ్ ఓకే మ్యాడమ్ నేను కాల్ చేస్తా మ్యాడమ్ ఓకే మ్యాడమ్